మా ప్రాంతంలో వండుకునే సాంప్రదాయ వంటకాలు పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం పొంగలి పరమాన్నం వివిధ వివిధ సందర్భాలను బట్టి దసరా నవరాత్రులు పులిహోర గారెలు చక్కెర పొంగలి పొంగ కట్టు పొంగలి నైవేద్యంగా పెడతాము అలాగే దసరా నవరాత్రులు అమ్మవారికి బెల్లం పరమాన్నం లక్ష్మీ దేవికి ఇష్టమైనది సత్యనారాయణ మూర్తి స్వామికి గోధుమ నూక ప్రసాదము అలాగే అమ్మవారి పండగను బట్టి వివిధ వివిధ పండుగలు చేసుకోవచ్చు గారెలు బూరెలు శ్రావణ మాసంలో వినాయకస్వామికి ఉండ్రాళ్ళు కుడుములు జిల్లేడు కాయలు హారిది వంటివి కూడా పెట్టడం జరుగుతుంది ఇంకా చాలా చాలా సందర్భాన్ని బట్టి ఈ ఊ ప్రసాదం కూడా తయారు చేయవచ్చు రాములవారికి పానకము వడపప్పు గోధుమ నూక ప్రసాదము అలాగే చక్కెర పొంగలి అమ్మవారిని బట్టి వివిధ వివిధ విధాలను బట్టి చేసుకోవచ్చు